నేను వేరే దేశానికి ప్రయాణం చేసే అవకాశం వస్తే నేను దుబాయ్కి వెళ్తాను ఎందుకంటే హైదరాబాద్ నుంచి దుబాయ్ దాదాపు టూ అండ్ ఆఫ్ అవర్ జర్నీ ఇంకా ఫ్లైట్ టికెట్స్ కూడా బాగా తక్కువ దుబాయ్కే ఎందుకంటే దుబాయ్ దాదాపు ఒక నైన్టీన్ ఎయిటీస్లో అది ఒక పేద దేశం కింద ఉండేది కానీ ట్వంటీ ట్వంటీ ఫోర్లో అది డెవలప్డ్ అయిపోయింది ఈ ట్వంటీ ట్వంటీ ఫోర్ వరకు అది వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెద్ద పెద్ద బిల్డింగ్లు పెద్ద పెద్ద స్క్వేర్ బిల్డింగ్స్ అయినాయి దాంట్లోవి దానిలో కూడా బుర్చ్ ఖలీఫా ఒకటి చూడ్డానికి మాత్రం ఖచ్చితంగా వెళ్ళాల్సిందే ఇంకోటి అక్కడ సిస్టం ఎలా వర్క్ చేస్తుంది అని కూడా మనకు తెలియాలి తర్వాత ఈ షార్ట్ పీరియడ్లో దుబాయ్ ఎలా డెవలప్ అయ్యింది ఎందుకు అంతగనం డెవలప్ అయ్యింది దేని వల్ల డెవలప్ అయిందని చెప్పి కనుక్కోవడానికి మాత్రం మనం వెళ్ళాలి తర్వాత ఈ దుబాయ్ దేశంని డెవలప్ చేసింది దాదాపు మన ఇండియన్స్ మాత్రమే మనం డెవలప్ చేసాం దానికి మన ఇండియన్స్ అక్కడికి వెళ్ళి పనిచేసి అన్ని రకాల పనులు చేసి దాని ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచినాము మనం ఆడ